హలో హలో అవును అక్క అది వచ్చి ఇప్పుడు ఫ్రాక్ టైప్ ఫ్రాక్ మోడల్లో కుట్టండి అక్క కొంచెం కొంచెం బ్యాక్ వచ్చి బాగా డౌన్ పెట్టండి ఫ్రంట్ వచ్చి రౌండ్ నెక్ టైప్లో పెట్టండి ఎక్కువ గేర వచ్చేలాగ పెట్టండి థ్రెడ్స్ మాత్రం అవునక్క ఎక్కువ అంబ్రల్లా టైపు జిగ్జాగ్ చేస్తారు కదా ఫుల్ పెట్టండి అక్క బ్యాక్ సైడ్ వచ్చి థ్రెడ్స్ ఒక త్రీ అలా పెట్టండి మొత్తము త్రీ ఇచ్చినాం అక్క అవును ఒకటి వచ్చి అంబ్రల్లా టైప్లో కుట్టండి ఇంకొకటి వచ్చి లెహంగా మోడల్ ఆ టైప్లో కుట్టండి ఇంకొకటి వచ్చి నార్మల్గా ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తారు కదా ఫ్రాక్ టైప్ కాకుండా టాప్ టైప్లో అలా స్టిచ్ చేసి ఇవ్వండి అక్క అన్నీ వచ్చి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెట్టి ఇవ్వండి

కొంచెం త్వరగా ఇవ్వడానికి ట్రై చేయండి అక్క అంటే ఒక వన్ వీక్ లోపల వన్ వీక్ లేదా వన్ వీక్ లోపల ఇవ్వడానికి ట్రై చేయండి